ఆట అనేది మనుషుల ఈ ఆరోగ్య శరీర ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి అండి ఈ ఆటలు అనేవి మొత్తం మొత్తం ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో గొప్ప విధంగా మెరుగుపడడానికి సహాయం చేస్తాయి అండి ఈ ప్రతి ఒక్క మేము చిన్నప్పుడు అయితే పొద్దున్నే లేచి వెళ్ళి ఒక మొ మ్మ్ అమ్మగారు ఏమైనా పెడితే చల్ల అన్నం తినేసి ఈ ఆట ఆడడం వల్ల ఈ రోజు అంతా ఆట ఆడడం వల్ల మంచి నిద్ర శరీరానికి మంచి వ్యాయామం అయ్యేది అండీ ఈ వ్యాయామం వల్ల ఏంటి అంటే మంచిగా నిద్ర పట్టేది ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడేది చిన్న చిన్న వ్యాధులను కూడా తట్టుకొనగల బలం ఈ ఈ ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ కూడా బాడీలో ఎంతో బాగా పనిచేసేది అండి ఈ ఆటలు ఆడటం వల్ల మొత్తం మనిషి జీవితం మెరుగుపడడానికి ఈ ఆటలు ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఇప్పుడు తరంలో అయితే ఈ ఆటలు అనేవి ఏంటి అంటే ఈ వీడియో గేమ్స్ కంప్యూటర్లో ఏవో పిచ్చి పిచ్చి గేములు ఆడుకుంటూ బతుకుతున్నారు కానీ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఆటని నేర్చుకోవాలి అండి ఎందుకంటే ఆట ఆడడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది శరీరం యొక్క పనితీరు మంచిగా మెరుగు పడుతుంది అండి ఇంకొకటి ఏంటి అంటే ఈ మన గుండె యొక్క వ్యవస్థ కూడా ఎంతో సరిగా సరిగా పనిచేస్తుంది అండి తక్కువ మనం ఇప్పుడు చూసుకున్నట్లు ఈ తరం పిల్లలకు చిన్న వయస్సులోనే షుగర్లు అంటూ ఈ బీపీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి సరిగా వాళ్ళు వ్యాయామం చేయకే కదా సో ప్రతి వ్యాయామం అనే కాదు అండి ఏదో ఒక ఆట ప్రతి రోజు పొద్దున్నే పొద్దున్ననే కాదు ఖాళీ సమయం ఖాళీగా ఎప్పుడైతే దొరుకుతుందో ఆ టైంలో ఎదో ఒక ఆట ఆడితే శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది అండి తినేది కూడా మంచి మంచి మనం తినే ఆహారం కూడా మంచిగా శరీరానికి పడుతుంది అండి ఏది కూడా వేస్ట్ అయిపోకుండా ఏది ఎంత మోతాదుల్లో మన శరీరం ఆహార పదార్థాల నుంచి లాక్కోవాలో అంత మోతాదులో నుంచి ఈ లాక్కో లాక్కోవడానికి సహాయం పడుతుంది అండి సో మొత్తం మీద ఏంటి అంటే మనుషుల జీవితాన్ని మెరుగుపడడానికి ఆటలు ఎంతో విద ఎన్ ఎంతో గొప్ప సహాయం చేస్తాయి అని నేను భావిస్తున్నాను అండి